ఈ రోజుల్లో ఈతనేది ప్రతీ మనిషీ నేర్చుకోవాల్సిన విద్యగా నేను భావిస్తాను ఎందుకంటే ఈతనేది కష్టకాలాల్లో చాలా బాగా ఉపయోగ పడుతుంది మన ప్రమాధవు సాత్తు మనం ఏ నీళ్ళలో పడిపోయినా మనం బతికి బైటకి రావాలంటే ఈత అనేది ఇంపార్టెంట్ ఇంపార్ట్ ఈ ముఖ్యమైన విషయంగా నేననుకుంటున్నాను ఈతనేది ఓన్లీ ఆ పర్పస్ మాత్రమే కాకుండా ఎక్సర్సైజ్ పర్పస్కి కూడా చాలా మంచిది మనము ఈత కొట్టడం వల్ల మనం ఒక ప్రతి భాగం కదులుతుంది దానివల్ల ఎక్కువున్న క్యాలరీస్ అన్నీ తగ్గిపో తగ్గుతాయి ఈతనేది మంచి రిలాక్సేషన్ కింద ఉపయోగపడుతుంది ఏ విధంగా అంటే మనం ఫుల్గ స్ట్రెస్లో ఉండేటప్పుడు మనమెళ్ళి స్విమ్మింగ్ చేస్తే ఉన్న స్ట్రెస్ మొత్తం పోతుంది ఆ ఈ ఇది ఈ విషయమైతే చెప్పగలను ఈత నేర్చుకోడం వల్ల మీరు కొత్తవాళ్ళు కాబట్టి మీ యొక్క ఈత వల్ల వచ్చే ఉపయోగాలు అన్ని తెలుసుకుంటే మిరే మీకు మీరుగా ఈత నేర్చుకోడానికి వస్తారు మేమింక ప్రత్యేకంగా చెప్పవసరం లేదు ఆ ఇది ఈ విధంగానయితే నేను చెప్పగలను ఈత గురించి